పశ్చిమగోదావరి జిల్లాలో స్థానిక లభ్యంగా ఉన్న రవాణా సౌకర్యం బస్ స్టేషన్ రైల్వే స్టేషన్ మా ప్రాంతంలో రైల్వే స్టేషన్ సౌకర్యంగా ఉంటాయి అక్కడ ఇదివరకు ఒక ట్రాకే ఉండేది ఇప్పుడు ఇంకో ట్రాక్ వేసారు ఒక ట్రాకే ఉన్నప్పుడు ప్రయాణించడం ఒక ట్రైన్స్ తక్కువ తిరగడం వల్ల ప్రయాణించడానికి ఇబ్బందిగా ఉండేది ఇప్పుడు రెండు ట్రాకులు వేయడంతో క్రొత్త ట్రైన్లు కూడా వస్తున్నాయి ఎక్కువ ప్రయాణించడానికి మాకు చాలా దోహదపడుతున్నాయి